మా సముదాయంలో శాకాహారిని లేదా శాకాహార ఆహారాన్ని తీసుకునే వారిని గుర్తించి వారికి సరిపోయే మెను తయారు చేయడానికి ముందుగా శాకాహార శాకాహారేతర విభజనను చేస్తాను తరువాత పండ్లు కూరగాయలు తృణ ధాన్యాలు మిల్క్ ప్రోడక్ట్స్ ట్రోప్స్ టెంపే వంటివి ప్రధానంగా ఉండే మెనూను రూపొందిస్తాను మిగిలిన టైం మెంబర్లకు టీం మెంబర్లకు కూడా తగిన పోషకాలతో కూడిన ఆహార ప్రణాళికను అందిస్తాను ఇలా నేను మా సముదాయంలో శాకాహార ఆహారాన్ని తీసుకునే వారిని గుర్తించి వారికి సరిపడ ఆహారాన్ని నేనునూ అందిస్తాను